నమస్తే మేడమ్ నెలకు సరిపడగా సరుకులు కావాలి కేజీ మినప్పప్పు రాసుకోండి ఆ రాసుకోండి రాసుకొని ప్యాక్ చేసి ఇంటికి పంపించేయండి అంతకు ముందే ఏం లేదు కదండి ఎప్పుడూ నేను మీ మార్కెట్కే వస్తాను సర్లేండి అయితే అంటే నేనే తీసుకొని వెళ్లిపోదును నాకు బయట పనుందండి అందుకని చెప్పి నేను బయట పని చూసుకుని వెళతాను దాని గురించి మీరు కొద్దిగా ప్యాక్ చేసి ఇంటికి పంపించేయండి అదే ఒక గంట రెండు గంటల్లో పంపించండి కేజీ మినప్పప్పు రెండు కేజీల కందిపప్పు ఐదు కేజీలు ఇడ్లీ రవ్వ పంచదార ఒక కేజీ టీ పొడి ఒక అర కేజీ త్రీ రోజస్ ఇవ్వండి ఇవ్వండి కోల్గేట్ పేస్ట్ ఒకటి ఇవ్వండి సాల్ట్ ఇవ్వండి

నైల్ షాంపూ డబ్బా ఒకటి వెయ్యండి

నూనె ప్యాకెట్స్ వెయ్యండి రైస్ రిచ్ ఆయిల్ ప్యాకెట్స్ వెయ్యండి రెండు కేజీలు రెండు ప్యాకెట్స్ వెయ్యండి ఆ బియ్యం ఒకా ఒక మూట ఇవ్వండి సోనా మైసూర్ ఇవ్వండి అది బిర్యానీ మసాలాలు అండి ఇవ్వండి ఆచి వద్దులే ఆశీర్వాదం ఇవ్వండి ఇవ్వండి ఇంకా ఇంకేం వద్దులేండి వాటి మట్టికి ప్యాక్ చేసి పంపించేయండి నేను తర్వాత ఫోన్పే చేస్తానండి డబ్బులు సరే అండి సరే సరే అండి